మనము తాగే నీరు ఎలా ఉండాలంటే నీళ్ళు కొన్ని బాగుంటాయి కొన్ని మురికిగా ఉంటాయి అలాంటి బాగున్న నీరును మన ఆరోగ్యం బాగుండాలంటే నీటిని తీసుకొని కాచుకొని చల్లార్చి తాగితే ఆరోగ్యకరంగా మనము బాగుంటాము మురికిగా ఉన్న నీళ్ళు తాగితే అనారోగ్యాలు వస్తాయి వాటి ద్వారా మనకు నష్టపరిహారం ఉంటుంది స్వచ్ఛమైన నీరు తాగితే మనం ఆరోగ్యం ఉండగల్గుతాము ఇతరులకు కూడా మనం సహాయపడే వ్యక్తులుగా ఉంటాము